వంట వండేటప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లా అంటే ప్రతి కూరగాయలు మంచిగా ఉన్నాయా లేదా అని అంటే ప్రతి ఒక్కటి మంచిగా ఉండాలి నీట్గా ఉండాలి ఫ్రెష్గా కూడా ఉండాలి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక వంట వండుతున్నాం అంటే ఆ వంట ఇంకొకరికి నచ్చేలాగా ఉండాలి అంటే ఇంత టేస్టీగా ఎలా వచ్చింది అని ఉండాలి అంత అజాగ్రత్తగా కూడా ఉండద్దు అంటే ఇప్పుడు గ్యాస్ పెట్టి వెళ్తాము మనము మరిచిపోయి బయట ఏదైనా ముచ్చట చెప్పామనుకో ముచ్చట చెప్తే గ్యాస్ కర గ్యాస్ మీద ఉన్న గిన్నె మాడిపోతుంది అట్లా మాడిపోకుండా ఏం చేయాలంటే గ్యాస్ కాడ ఉండాలి మనం అంటే అజాగ్రత్తగా ఉండద్దు ఏమైన్నా కూరగాయలు కూడా ఖరాబ్ అయ్యాయంట అరే ఏం కాదులే ఏమైతుంది కొంచమే కదా ఖరాబ్ అయింది అని అట్లానే మనం కట్ చేసి వేస్తుంటాము అట్లా కట్ చేసే బదులు అన్నీ ఫ్రెష్గా ఉన్న కూరగాయలు తీసుకోవాలి అంటే ఎలాగ అంటే మనము ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి ఇవి ఫ్రెష్గా ఉన్నాయా లేదా అంటే ఇంత జాగ్రత్తగా పాటించాలి నేనైతే ఎట్లుంటానంటే గ్యాస్ కాడ నుంచి కదలను ఎందుకంటే మనం ఎవరన్నా వచ్చినా కూడా మాట్లాడడానికి వెళ్ళిన మనకు గ్యాస్ మీద ఉన్నది మాడిపోతుంది అట్లా మాడిపోకుండా గ్యాస్ కాడ ఉండాలి అంటే జాగ్రత్తగా చూస్తు ఉండాలి దానికి బదులు ఏ అయిపోద్ధిలే అదే ఉడుకుతుందిలే గ్యాసే కదా అని అట్లా తీసుకోవద్దు అంటే లైట్గా తీసుకోవద్దు అన్నట్టు ఇప్పుడు గ్యాస్ కాడ ఉన్నాం అనుకో మనం పొంగిన మాడినట్టు స్మెల్ వచ్చిన ఏంటంటే బంద్ చేయగలుగుతాం ఇప్పుడు కొత్తిమీర విషయంలో అంటే కొత్తిమీర బాగుంటుంది స్మెల్ వస్తుందని వేస్తుంటాం కొంచెం ఖరాబ్ అయినా కూడా వేయద్దు అంటే మంచి ఉండదు మనం అదంతా పట్టించుకోకుండా ఎట్లా అంటే ఇప్పుడు ఏవి మంచిగా ఉంటాయి ఏవి మంచిగా ఉండవు ఒకటికి రెండుసార్లు మనం చూడాలి ఎలాగా అంటే అవి ఒక కూరగాయలు అంటాను మేము ఇప్పుడు గ్యాస్ మీద పెడతాము ఎవరైనా వస్తే మాట్లాడడానికి వెళ్తాము అప్పుడు కూర గిన్నె మాడిపోతుంది గ్యాస్ వేస్ట్ అవుతుంది అట్లా అజాగ్రత్తగా ఉండద్దు జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా మనం గ్యాస్ బంద్ చేయకుండా అంటే సిలిండర్ కాడ బంద్ చేయకుండా అట్లా బంద్ చేసి వెళ్ళిపోతాం పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఓ మా మమ్మీ అట్లా పెట్టింది కదా ఓ మా మమ్మీ అలా పెట్టింది కదా అనుకోని వాళ్ళకి తెలియక గ్యాస్ ఆన్ చేస్తారు అలాంటప్పుడు ఏమైతుంది గ్యాస్ అంతా లీక్ అవుతుంది గ్యాస్ అంతా లీక్ అయ్యి మనకు కదా ఇబ్బంది అంటే ఇప్పుడు ఏమైనా అయిందనుకో పేలుతుంది పేల్తే ఇప్పుడు వింటున్నాం కదా ఒక దగ్గర గ్యాస్ పేలితే ఇంటి దగ్గరనో ఇంటి ముందరనో ఇంటి వెనుకనో అంటే రెండు మూడు ఇళ్ళు అంటుకుంటాయి అన్నట్టు అట్లా అంటుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు కింద కూడా గ్యాస్ బంద్ చేయాలి ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి బంద్ అయిందా లేదా అని మళ్ళా అందులో ఒకటి మనం కూరగాయలు కూరగాయల విషయానికి వస్తే అన్నీ ఫ్రెష్గా మంచివి అట్ల తీసుకోవాలి ఇప్పుడు బాగలేదు అనుకో అయినా కూడా తీసుకొని ఏదో ఒక ప్రయోగం చేస్తు ఉంటారు అలాంటప్పుడు ఫ్రెష్గా తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము అంటే మనం మంచిగా ఉంటాము మనం కదా వండుకొని తినేది మనం ఎందుకు ఖరాబ్ కావాలి అట్లా ఆలోచించారు కదా మనము ఇప్పుడు పాత వాళ్ళు ఉంటారు మమ్మీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అయ్యో ఇట్ట ఈ టమోటా కొంచెం మరక వచ్చింది కదా ఏమైతుంది అని అది కట్ చేసి అది ఏమైనా స్మెల్ వస్తుందా ఖరాబ్ అయిందా మనకి ఇబ్బందా అట్లా ఆలోచించరు అట్లా ఇప్పుడు మనము వంట వండేటప్పుడు ఎట్లా అంటే ఒకటి ఇది వేస్తే మంచిగా ఉంటుంది ఇంకోటి ఇది వేస్తే మంచిగా ఉంటుంది అని మనము ఆలోచించాలి అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ వంటకంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఖరాబ్ అయింది అనుకో మన మమ్మీ వాళ్ళు ఏం చేస్తుంటారు వేస్తారు అంటే జాగ్రత్త తీసుకోరు అందులో ఒకటి మనం తినేటప్పుడు బాగలేదని అట్లా అని ఇట్లా అని అనుకుంటాం అలాంటప్పుడు అట్ల వేయకుంటే అయిపోద్దిగా వేశాక ఆలోచిస్తారు మమ్మీ వాళ్ళు అలా తెలియని వాళ్ళకు మనం చెప్పాలి ఎందుకంటే మనం చదువుకున్నాం కదా అట్లా చెప్పాలి ఇప్పుడు ఒక ఆమెకి ఇది నచ్చదు ఒక ఆమెకి ఇది నచ్చుతుంది అట్లా అని మనము వాళ్ళ కోసం మనం తీసుకునే జాగ్రత్తలు ఏవి పాటించద్దు అట్లా అంటే ఏఏ ఎలాంటి ఏమీ ఆలోచన పెట్టుకోద్దు మనకు నచ్చినట్టు ఉండాలి కానీ టేస్టీగా ఉండాలి టేస్టీగా అంటే అన్నీ ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే మనం తీసుకోవాలి ఏ ఏ కూరగాయలైన కొత్తిమీర అయినా ఇగో పొద్దుగాల మా పిన్ని వాళ్ళ ఇంటికాడ నన్ను చికెన్ వండమన్నది చికెన్ వండమంటే ఏం చేసిందంటే అన్నీ వేసింది ఎసరు పెట్టి పోయింది అంటే కారం వేసి నీళ్ళు పోసి పోయింది నేనేం చేసినా ఆ ఇప్పుడు అంతలో ఏమి పొందుతుందిలే అనుకోని గ్యాస్ ఎక్కువ పెట్టినాను ఆమె చిన్నగా పెట్టమన్నది నేనేం చేసినా ఇప్పుడైతే ఏమి కాదు కదా ఆ ఏముంది అంతగనము ఇప్పుడు ఒకవేళ పొంగుతున్నది అని నేను అట్లా మర్చిపోయి ఇటు సైడు మళ్ళీ కూర్చున్న కానీ అదే ఏమైంది పొంగింది అంటే ఒక సెకండ్లో మరి అది జరిగిపోయింది అట్లా మనం అజాగ్రత్తగా ఉండద్దు జాగ్రత్తగా ఉండాలి అంటే ఎట్లా అంటే చూడాలి అంటే చూడాలి గ్యాస్ కాడ ఉండాలి గ్యాస్ కాడ నుంచి కదలొద్దు ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఉన్నారు అనుకో మనకు మమ్మీ ఇది వండురా ఇది వేసినాక ఇది వేయి తర్వాత బంద్ చేయరా అట్ల చెప్తారు మనం ఏం చేస్తారు ఓ ఇది వండాలి ఇది వేసినాక కొద్దిసేపు ఆగి అట్ల అట్ల లేట్ చేసి లేట్ చేసినప్పుడు గిన్నె మాడికోవడం గిన్నె అంటుకుపోవడం అలాంటివి జరుగుతాయి అలాంటివి జరిగినప్పుడు ఏంటంటే అవి కరాబ్ అయినా అనుకో ఇంట్లో మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు తిడతారు మనల్ని ఎలాగా అంటే ఇప్పుడు మమ్మీ ఒకటి వండమన్నారు అనుకో ఆ సర్లే మమ్మీ బంద్ చేస్తా అంటాం మర్చిపోతాం ఒక ఫోన్ చూస్తూనో టీవీ చూసుకుంటానో మర్చిపోతాం గిన్నె మాడిపోతుంది అంటే అక్కడ కూడా జాగ్రత్త పాటించాలి మనం ఒకవేళ జాగ్రత్త పాటించడం మనమే నష్టపోతాం ఇప్పుడు మా ఎట్లా అంటే కొంతమంది కూరగాయలు రెండు మూడు రోజులు నిల్వ ఉండాలని ఫ్రిడ్జ్లలో పెడతారు కొత్తిమీర లాంటి ఫ్రిడ్జ్లలో పెడతారు ఫ్రిడ్జ్ వల్ల ఎంత నష్టం ఉంది దాంట్లో బ్యాక్టీరియా జామ్ అవుతుంది అది తెలుసు అంటే చదువుకున్న వాళ్ళకు తెలుస్తుంది మమ్మీ వాళ్ళకి తెలియదు కదా చెప్పాలి మనం మమ్మీ ఇట్ల ఉంటుంది మమ్మీ అలాంటప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాంట్లో పెట్టాలి కొత్తిమీర అయితే దాంట్లో పెడితే ఒక టూ డేస్ ఉంటుంది అంటే టూ డేస్కి సరిపోయేటట్టు మనం తెచ్చుకోవాలి అట్లా అంటే కాటన్ దాంట్లో పెట్టి వాటర్ చల్లితే రెండు రోజులు మూడు రోజులు నిల్వ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లలో అయితే దాని మీద ఎంత బ్యాక్టీరియా ఉంటుంది అంత బ్యాక్టీరియా మనం తింటాం అంటే వండుకుంటున్నాం అంటే మనం తినేస్తాము మన హెల్తీనే హెల్త్ కరాబ్ అయిపోతుంది హెల్దిగా ఉండము మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకు కూ వాళ్ళకు హెల్తీగా ఉండాలంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మంచిగా ఫుడ్ పెట్టాలి మంచి కూరగాయలైన ఏవైనా ఫ్రెష్గా అంటే ఇప్పుడే తోటలో నుంచి తెచ్చినట్టుగా ఉండాలి అట్లా కాకుండా రెండు మూడు రోజులు అయినాయి మూడు నాలుగు రోజులు అయినాయి అట్లా అలాంటి చేయద్దు మనము అలాంటివి చేసి పిల్లల ఆరోగ్యాలు కా ఖరాబ్ చేయడం మన ఆరోగ్యం కరాబ్ చేయడం అట్లాంటి జరుగుతాయి మమ్మీ వాళ్ళ కు డాడీ వాళ్ళకు తెలియదు కాబట్టి చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటే చెప్పాలి వాళ్ళు కానీ చెప్పరు వాళ్ళ ఫోన్ లలో వాళ్ళు బిజీ అట్లా అమ్మా ఈ వంట వండేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఆ జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్ ఇది వేసేటప్పుడు ఇట్ల ఉండాలి తర్వాత ఇది వేసేటప్పుడు ఇట్ల ఉండాలి అని ప్రతి ఒక్కటి చెప్పాలి చెప్పితే వాళ్ళకు అర్థమవుతుంది అర్థమయి వాళ్ళ నుండి ఓహో అంటే మనం వంద ఏళ్లు బతకాల్సిన వాళ్ళము యాభై ఏళ్ళు బతుకుతున్నాం అంటే మనదే తప్పు అంటే మన అజాగ్రత్తగా ఉండబట్టి అట్ల అవుతున్నది ఓ అవునా అని అర్థమవుతుంది ఇప్పుడు ఇంటిపక్కన ఇంటి ముందు వారు ఉంటారు కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు చదువురాని వాళ్ళు ఉంటారు అలాంటి అప్పుడు వాళ్ళకు మనం చెప్పాలి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా వదిన మీరు ఇట్లా గ్యాస్ పెట్టి బయట వెళ్ళద్దు ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ దగ్గర బంద్ చేయాలి అని చెప్పాలి అంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలవక మనం చేసే పనులు మాత్రమే చేద్దామని ట్రై చేస్తు ఉంటారు వాళ్ళు అలా అని ఇప్పుడు వాళ్ళకు ఫ్రెష్ ఐటమ్స్ పెడితే వాళ్ళు హెల్దిగా ఉంటారు తొందరగా పెరుగుతారు స్టడీలో కూడా మంచిగా ఉంటారు మంచిగా చదువుతారు చూడడానికి లావుగా మంచిగా అవుతారు మనం ఎప్పుడియో పెట్టి ఎప్పుడియో పచ్చళ్ళు పెడితే ఎట్ల ఉంటారు చెప్పు నేనైతే వంట దగ్గర నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను అంటే ఫస్ట్ ఈ వంటకం వేయాలి తర్వాత ఇంకో వంటకం వేయాలి అట్లా ఒకటి వేసినాక ఇంకొకటి వేయడం అంటే ఫస్ట్ ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇదేస్తే మంచి టేస్ట్ వస్తుంది అట్లా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చూసుకుని వేస్తాను కొంతమంది అట్ల ఉండురు అలాంటప్పుడు మనం చెప్తే వింటారు వాళ్ళు ఎందుకు వినరు ఎందుకంటే హెల్త్ ఖరాబ్ అవుతుందని మనం అంత మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వింటారు నేను ఎప్పుడైన్నా కూర వండినాను అనుకో మా మమ్మీ నాకాడ నుంచి పోనే పోదు అంటే ఏమన్నా వేస్తే కరాబ్ చేస్తానేమో అని అంటే డాడీ తిడతాడు కదా అట్లా అని ఏమన్నా వేసి ఖరాబ్ చేస్తానేమో అని నా కాడ నుంచి అసలు పోనే పోదు పోనే పోదు ఇది ఫస్ట్ ఇది వేయ్యి నెక్స్ట్ అది వేయ్యి అట్లా జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా ఉండుకుంటే ఎట్లా జాగ్రత్తగా ఉండాలి కదా నీకు తెలియదా అట్లా చెపుతుంది అంటే ప్రతి ఒకటి నాకు చెప్తుంది నాకేమో కోపం వచ్చేది కానీ కొంచెం పెద్ద అయినాక అర్థమైంది ఓహో ఇందుకా వీళ్ళు ఇంత జాగ్రత్తగా ఉంటారంటే మనం ఏదైనా బై మిస్టేక్ అయ్యి ఒకటి వేయాల్సింది ఇంకొకటి వేసినామాం అనుకో కరాబ్ అయిద్ది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తినే ఫుడ్ కరాబ్ అవుతుంది అన్నట్టు మళ్ళా వండాలి అట్లా డబుల్ పని అవుతుంది కాబట్టి జాగ్రత్తగా వండాలి ఇప్పుడు ఏదైనా బయటకు వెళ్ళి వండుకోవాలి అనునుకుంటాం మనం తెలియక ఖరాబ్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆగమైపోతుంది అట్లా కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే కొత్తిమీర ఉంటుంది అనుకో ఒక త్రీ డేస్ ఉంటుంది నాలుగవ రోజు కొంచమైన్నా కరాబ్ అయి ఉంటది కొంచెమైన్నా కరాబ్ అయినా మనం పడేయాలి అంటే జాగ్రత్తగా ఫుడ్ తినాలి అన్నప్పుడు పడేయాలి ఇప్పుడు అజాగ్రత్త ఎట్లంటే అమ్మో పైసలు పెట్టి కొన్నా అవసరమా పడేయడం ఎందుకు అని కొంతమంది ఏం చేస్తారు అట్లనే వేస్తారు అప్పుడు కరాబ్ అయిపోతుంది వంట హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టింది అంటే ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకు తెలియదు హాస్పిటల్ పాలైనాక తెలుస్తుంది లోపల ఏట్లయ్యిందంటే ఎందుకంటే మీరు హెల్తీ ఫుడ్ తీసుకోవట్లేరు అట్లా జాగ్రత్తగా ఉండట్లేరు ఫుడ్ విషయంలో అట్లా అని ఉంటుంది ఇప్పుడు వంట వండేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆ టేస్ట్ మన్ ఎట్లా తెలుసా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు చికెన్లు మటన్లు వండేటప్పుడు అందరికి నచ్చాలని కొంచెం చేతిలో పోసుకోని అంటే చోర సూప్ అనుకుంటాను కొంచెం జోరుగా చేతిలో పోసుకొని నాకి చూస్తుంటారు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అట్లా అంటే రెండు మూడు సార్లు జాగ్రత్తలు అంటే భయపడతారు మంచిగా లేదంటే ఎట్లంటారో ఏమంటారో అని వాళ్ళు భయపడి చూసుకుంటారు అన్నట్టు అంటే జాగ్రత్తలు ఒకవేళ నచ్చలేదంటే అమ్మో ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వండేది అంటే రెండు మూడు కిలోలు చికెన్ ఖరాబ్ అయిపోతుందా అని వాళ్ళ భయంతో ఫస్ట్ కారం వేయక ముందు ఒకసారి చూస్తారు కారం వేసాక ఒకసారి చూస్తారు ఉప్పు వేసేటప్పుడు ఒకసారి చూస్తారు దింపే ముందర ఒకసారి చూస్తారు అట్లా వాళ్ళ లాగా మనం కూడా చూస్తాం అంటే మనకేం నచ్చి చూస్తాం బాగుందా నేను చేసింది వంటకం బాగుందా అని జాగ్రత్తగా చూసుకుంటారు నేనైతే వంట వండేటప్పుడు ప్రతి ఒక్కటి ఫ్రెష్గా ఉండాలని చూసుకుంటాము ఇప్పుడు కూరగాయలు అంటాము అవి ఖరాబ్ అయితే కొంచెం కొన్ని వేస్తారు కొన్ని వేయరు అట్లా ఖరాబ్ అయినా కూడా కొన్ని ఏం కాదులే అనుకుంటూ వేస్తారు అట్లా వేయనీయొద్దు అన్నీ ఫ్రెష్ ఐటమ్స్ ఉండాలి మన దగ్గర ఫస్ట్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాడ నుంచి జీలకర్ర కాడ నుంచి నూనె కూడా క్వాలిటీతో మంచిగా బయట కొనుకొచ్చింది ఉండాలి తెలుసా అసలు ఎంత మంచిగా ఉంటే అంత హెల్తీగా ఉంటాం మనము అట్ల నేను ప్రతి ఒక్కటి జాగ్రత్తలు తీసుకుంటు అందులో ఒకటి గ్యాస్ బంద్ చేయగానే కింద సిలిండర్ కాడ కూడా బంద్ చేయాలి ఎందుకంటే తెలియక ఎవరైనా గ్యాస్ ఆన్ చేస్తే గ్యాస్ లీక్ అయి మనకు ఇబ్బంది కదా అలాంటప్పుడు జాగ్రత్తలు చాలా తీసుకోవాలి నేనైతే ఇట్లా జాగ్రత్తలు చాలా తీసుకుంటాను ఇప్పుడు మమ్మీ వాళ్ళని వండేటప్పుడు పక్కనే ఉండి చెప్పేస్తా మమ్మీ కింద ఫస్ట్ గ్యాస్ బంద్ చేయి అని చెప్తా ఇంక డాడీ వాళ్ళైతే ఊరికే అంటారు ఎందుకంత జాగ్రత్త ఎందుకు ఇంత జాగ్రత్త అంటారు కానీ చెప్తా ఇట్లున్నప్పుడు ఇట్ల ఉండాలి డాడీ ఇంత జాగ్రత్తగా ఉంటేనే ఇంత మంచిగా లేకపోతే మన వల్ల ఇంటి పక్కల ఇంటి ముందర వాళ్ళకి కూడా ఇబ్బంది కదా ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ కాడ బంద్ చేయాలి డాడీ అని నేను చెప్పే దాన్ని అట్లా వాళ్ళు అబ్బో మా అమ్మా ఇంత తెలివి ఉంది ఇంత తెలివి వుంది బాగా చెప్తుంది బాగా చెప్తుంది అని అనే వాళ్ళు అంటే అవి ఎట్లా అంటే ఇప్పుడు ఒక మాట వాళ్ళకు తెలియంది చెప్తే ఓహో అవునా అని అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు అట్లా వాళ్ళ కోసమన్నా మనం అర్థమయ్యేలాగా అంటే చదువుకున్నాం కాబట్టి వాళ్ళ కోసం మనం అర్థమయ్యేలాగా చెప్పాలి ఎట్లా అంటే ఇప్పుడు వంట వండేటప్పుడు ఏయ్ ఏదైతే ఏముంది కానీ ఏదో ఒకటి వేస్తు ఉంటారు ఏదో ఒకటి పోస్తు ఉంటారు అట్లా దానికంటే మనము మంచిగా ఒక క్వాలిటీతో ఉన్నవి వేసుకున్నాం అనుకో మంచిగా టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఒక తినేవాళ్ళకు కూడా ఇంటి పక్కన ఇంటి ముందు కూరలు పంచుకుంటారు కదా వేస్తుంటారు కదా నీ కూర నాకు వెయ్యి నా కూర నీకు వెయ్యి అని అట్లా వేసినప్పుడు ఓ నీ కూర ఇంత టేస్టీగా ఉంది ఎందుకు ఏమి వేసినావు అని అడుగుతారు ఏదో ఒకటి వేసిన ఏదో ఒకటి వేసిన అని చెప్తాం కానీ నేను ఇంత జాగ్రత్తగా ఉన్నానంటే ఇట్ల వేసినా వదినా ఫస్ట్ ఇట్ల వేసినా అంటే అని అట్లా మంచిగా చెప్తా ఓహో అందుకు ఇంత టేస్టీగా ఉన్నాయి ఓహో అందుకే ఇంత జాగ్రత్తగా ఉండాలా వంటకాడ అని తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఇంకా వేరే వేరేగా వాళ్ళు ట్రై చేస్తుంటారు అట్లా జాగ్రత్తలు చాలా తీసుకుంటారు వాళ్ళు మనం కూడా జాగ్రత్త తీసుకున్నాం అంటే మన ఒక్కరి గురించే కాదు మన ఒక్కరిదే కాదు హెల్తు మిగతా వాళ్ళవి హెల్త్ కూడా మంచిగా ఉండాలని మనం చెప్పాలి అంటే ఈగో చూపించద్దు అంటే మనం మంచిగా ఉండాలి ఇంకొకరు మంచిగా ఉండద్దు అని కాదు వంట వండేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి హెల్దీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం అనారోగ్యం అసలు కారు సరేనా ఎప్పుడైనా మనము ఫ్రిడ్జ్లో పెట్టినవి వాడద్దు మనం న్యాచురల్ తోటల తోట వేసుకోవచ్చు కదా తోట లేకుంటే తోట నుంచి తెంపుకొచ్చిన వాళ్ళ దగ్గరనే కొనుక్కోవాలి కూరగాయలు కూడా అంటే అన్నీ ఫ్రెష్ ఐటమ్స్ పాటించాలి ఫ్రెష్ ఐటమ్స్ ఏంటంటే ఇప్పుడు ఒక టమోటాలు ఉన్నాయనుకో ఏవేవో ఖరాబ్ అయ్యి ఉంటాయి దాని మీద మచ్చలు వచ్చి ఉంటాయి మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు ఆ మచ్చ తీసి కోసి వండుతారు అదే మనము తోట దగ్గరకు వెళ్ళి తోట నుంచి ఫ్రెష్గా దిగిన కూరగాయలు తెస్తే అవి ఎంత నీటుగా ఉంటాయి అట్లా అవి కూడా మనము వండుకోవాలి ఎప్పటికప్పుడు ఇప్పుడు బయట షాపులలో తెస్తాము ఏంటిది అది ఏంటిది అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయలు కొంటాం కదా మనం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకోవాలి మిక్సీ ఉంది కదా కరెంట్ బిల్లు ఏమైనా వేస్ట్ అవుతుందా చెప్పండి ఫ్రీనే కదా కరెంటు కరెంటు బిల్లు వస్తుంది వస్తే ఏమైతుంది మన హెల్తీ కోసమే కదా మనం మంచిగా ఉండాలనే కదా ఏదో పడేయ లేక చేయలేక పోయి ఇట్లా బయట కొనక్కొస్తే ఏముంటాయి అవి వేరే దగ్గర ఎక్కడనో స్టాక్ ఉంటాయి ఏవేవో లిక్విడ్ ఉంటాయి అట్లా వేస్ట్ అవుతాయి ఇప్పుడు మనం వంట మంచిగా రావాలని అమ్మో బయట వంటలు బాగున్నాయని మనం ఏం చేస్తాం బయట వాడే లిక్విడ్లు తెచ్చి వండుతుంటాం మనం అట్లా అట్లా ఎందుకు చేయాలి మనకే ఇప్పుడు మంచి టేస్ట్ రావాలంటే కొత్తిమీర సరిపోద్ది కదా కొత్తిమీరాకు పెట్టే ఐదు రూపాయలు పది రూపాయలు ఎన్నో పైసలు పెట్టి ఎన్నో పైసలు పెట్టి ఆ లిక్విడ్లు తీసుకుంటాం ఎందుకు చెప్పండి లిక్విడ్లు తెచ్చి మన అనారోగ్యం ఎందుకు కావాలి ఇలాంటి అజాగ్రత్తలు అంటే మనమే ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాము అంటే మనమే ఆలోచించడం లేము మనము ఆలోచించి మన ఆరోగ్యం ఇట్లా అవుతుంది కదా అని ఆలోచిస్తే ఎంత మంచిగా హెల్తీగా ఉంటాం మనము అంటే మనం అజాగ్రత్తగా ఉంటున్నాము జాగ్రత్తగా ఉండట్లేము వంటల కాడ నేనైతే వంట వండేటప్పుడు మా ఇంట్లో చెప్తా ఇట్ల ఉండాలి అట్ల ఉండాలి అవి ఇట్ల ఉండాలి మమ్మీ నేను ఎప్పుడైనా ఇట్ల ఉండద్దు నువ్వు అని చెప్తుంటాను మా మమ్మీ మాత్రం నేను చెప్పినట్టు పాటిస్తుంది నేనైతే వంట వండితే అన్నీ ఫ్రెష్గా ఉండాలని చెప్తా ఏదైనా ఖరాబ్ అయితే పడేస్తాను మేము మమ్మీ పైసలు పెట్టినాం కదా పైసలు పెట్టి కొన్నాం కదా ఎందుకట్లా చేస్తున్నావు అంటే ఏం కాదు పోతే పోనీ పైసలు కానీ అట్లా వాడద్దమ్మా మనము ఎప్పుడైనా మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి వంటకాలు ఉండాలి మంచిగా అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఉండాలి అట్లా అని కొత్త కొత్తగా చెప్పేస్తా అంతే ఎప్పుడైనా నేను వంట వండేటప్పుడు ఫ్రెష్ కూరగాయలు ఫ్రెష్ అన్నీ ఉండాలి అందులోకి అయితే నాకు కొత్తిమీర అయితే చాలా ఇష్టం అట్లా అని కొత్తిమీర మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేదే నేను చూస్తా అట్లా కొత్తిమీర ఎప్పుడు ఫ్రెష్గా ఉండేది వేసిన కూడా చాలా టేస్ట్గా వస్తాయి అట్లా టేస్టీగా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇంకొకరికి వేయగలుగుతాము ఇంకొకరికి వేస్తే వాళ్ళు ఉండి ఎందుకింత మంచి టేస్ట్ వచ్చింది అంటే నేను ఫ్రెష్గా ఉన్నది వేసినా అని చెప్తా గ్యాస్ మాత్రం బంద్ చేయగానే సిలిండర్ కింద పని చేస్తాను అదే కొంతమంది బంద్ చేయరు సిలిండర్ కింద బంద్ చేయనప్పుడు ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతదో తెలుసా ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుంది కొంతమందికి స్మెల్ రాదు అప్పుడు ఏం చేస్తారు స్మెల్ రానప్పుడు ఏమోలే ఏమోలే అని వదిలేస్తారు అంతే ఎక్కువ స్మెల్ వచ్చినప్పుడు బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి వింటారు కదా అప్పుడు అర్థమవుతుంది ఓహో ఇట్లన అందుకా ఇట్లుంది అయ్యో అవునా అని అంటారు అలాంటప్పుడు గ్యాస్ బంద్ చేయగానే జాగ్రత్త పాటించాలి అంటే కింద కూడా బంద్ చేయాలి జాగ్రత్త పాటించకుండా ఆ మీదనే బంద్ చేస్తే ఒక్కొక్కసారి గ్యాస్ పేలే అవకాశం కూడా ఉంటుంది అట్లా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకోవాలని మనం ఎట్లా అంటే బంద్ అయిందా లేదా అని చూసుకోవాలి అన్ని ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవాలి ఓకేనా ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి వంట వండేటప్పుడు హెల్తీ ఫుడ్ లేకుండా మనమే అనారోగ్యం అవుతాం మనమే హాస్పిటల్ ఫాలై పాలైతాం అలా కాకుండా అన్ని మంచిగా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి